హలో లిటిల్ లిటిల్ రోజ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్కి స్వాగతమండి గుడ్ ఈవినింగ్ చెప్పండి అవునండి నేనే మాట్లాడుతున్నాను ఓకే అండి జాయిన్ చేపించాలా ఓకే ఓకే ఓకే ఓకే అండి ఓకే అండి బాబు ఎన్నో క్లాసు జాయిన్ చేపించాలి సెకండ్ క్లాసు పాప ఎల్కేజీ ఓకే ఓకే నైస్ అండి ఇప్పుడూ ఫీజ్ దగ్గరకి వచ్చారంటే ఫస్ట్ మా స్కూల్ గురించి మీకు చెప్పాలి మా స్కూల్ వచ్చేసి చాలా బ్రాంచెస్ ఉన్నాయి చిత్తూరులోనే రెండు ఉన్నాయి మాకు వచ్చేసి కెరియర్ అనేది బాగుంటుంది బాబు పాపకి మీరు దాంట్లో భయపడే పనే లేదు మేం వాళ్ళకి జాబ్ వేకన్సీ అనేది మేము ల్యాక్స్లో ప్యాకేజ్ అనేది మేము బయట పంపించేటప్పుడు అన్నీ చేకూర్చి పంపిస్తాము ఏ యొక్క మీ పిల్లలకే బాగుంటుందండి అలాగే మేం కృషి చేస్తాము ఇప్పుడు మీరు ఫీజు దగ్గరకి వచ్చారంటే పాపకి వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ పర్ ఇయరు పదిహేను వేలు అబ్బాయికి వచ్చారంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అండి విత్ బుక్సూ యూనిఫామ్ యూనిఫామ్ సపరేట్ అండి యూనిఫామ్ సపరేట్ అండి జాయిన్ ఫీజ్ సపరేట్ అండి ఓన్లీ ఎక్జామ్ ఫీజు బుక్స్ మెటీరియల్స్ బ్యాగ్ విత్ బ్యాగ్ కూడా అండి మేమే మేము క్లాత్ ఇస్తాము అంటే క్లాత్ పీస్ కొంచం ఇస్తాము మేము రెఫర్ చేసిన షాపింగ్ మాల్లో వెళ్ళి మీరు స్టిచ్ చేసుకోవచ్చు అక్కడ వెళ్ళి మీరు మా కార్డు చూపించారంటే మీకు విత్ డిస్కౌంట్స్లో ఇస్తారు దాన్ని మీరు స్ట్ కుట్టుకొని యూనిఫామ్లాగా వాళ్ళకి రెడీ చేసి పంపించండి బ్యాగ్ విత్ షూసు టై అన్నీ అక్కడే అక్కడ అలాగే తీసుకోండి బ్యాగ్ మేము ఇస్తాము విత్ బ్యాగ్స్ దాన్ని పెట్టి ఇచ్చేస్తాము ఐడి కార్డు ఐడి కార్డు కూడా అన్నీ ఫీజులోనే ఇన్క్ల్యూడ్ అవండి సపరేట్గా మేము ఫీజు ఏమీ కలెక్ట్ చేయము ప్రతీ ఒక్కరికీ అంతే అండి మీరు అవునండి వ్యాన్ ఫీజ్ అంటే మీరు గుర్తొచ్చింది ఆ విలేజ్ నేమ్ చెప్పండి అంటే ఎంత డిస్టెన్స్ దాసరపల్లా అండి ఎక్కడా వినలేదండి ఏ రూట్ అది ట్వంటీ టూ కిలోమీటర్స్ అంటే మీరే ఎస్టిమేట్ చేయండి మినిమమ్ అంటే ఆ ఫీజ్ వచ్చేసి ఐదువేల పైనే ఉంటుంది టూ థౌజండా మేము తగ్గించేది మాట్లాడేది వద్దండీ బాబు పాపకి కలిపి ఒక ఫీజుగా పెట్టేస్తాము సరే ఫైవ్ థౌజండ్ సపరేట్ సపరేట్గా వద్దులేండి ఇద్దరివి కౌంట్ చేసుకున్నామంటే టెన్ థౌజండ్ అవుతుంది సో ఇద్దరికీ కలిపి ఐదువేలుగా ఫిక్స్ చేసుకుందాము ఒకే ఇద్దరినీ ఎలాగో వస్తారు కాబట్టి ఓకే అండి మీరు అడ్మిషన్స్కి ఎప్పుడు వస్తారు ఓకే అండి నేను వచ్చి కలవండి బాబు ఆధార్ కార్డు అలాగే అబ్బాయిదంతా ఇన్ఫర్మేషన్ కొంచం లిస్ట్ తీసుకురండి డేట్ ఆఫ్ బర్తు

అదే అండి మీరు కూడా రెఫర్ చేయండి మీ బంధువులకి లేడీస్కి ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి లిటిల్ రోజ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండి చిత్తూరు కొంగారెడ్డి పల్లి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి